తెలుగు భాష అనేది ఒకప్పుడు ఎలా ఉంటుంది అంటే తెలుగు అంటే అదేయ భాషగా గుర్తించే వాళ్ళు తెలుగు అంటే ఒక మనకి తెలిసేది తెలుగు అంటే ఒకప్పుడు అబ్దుల్ కలాం జవహర్లాల్ నెహ్రూ వాడే తెలుగు ఒకప్పుడు ఒక స్థాయిలో ఉండేది ఇప్పుడు ఏమయింది అంటే ఆంగ్లం భాష వచ్చినందుకు తెలుగు అనేది వెనుకబడిపోయింది తెలుగు అంటే పదిమందికి తెలిసే తెలుగు ఇప్పుడు కొంతమందికి తెలుస్తుంది ఎందుకు అని ఆంగ్లము భాష వచ్చినందుకు ఆంగ్లమై ఎప్పుడైతే వచ్చిందో ఆ తెలుగు భాష అనేవాళ్ళు మనం గుర్తించడం లేదు బ్రిటిష్లు ఎప్పుడైతే మనకి వచ్చారు బ్రిటిష్ వచ్చినాక ఆంగ్లం భాష అనేది ఎక్కువ అయిపోయింది ఇప్పుడు చూసినట్టయితే మనం ఎక్కడికి వెళ్ళినా గానీ ఇంటర్వ్యూలో ఏమైందంటే అక్కడ వాళ్ళు అడిగేది ఆంగ్లం భాషలో అడుగుతున్నారు మీకు ఇంగ్లీష్ వచ్చా ఇంగ్లీష్ వచ్చు అంటే అది ఆంగ్లం భాష ఆంగ్లం భాషకి కూడా ఎక్కువగా ఉద్దేశిస్తున్నారు అందుకే మనకి ఏమవుతుందంటే తెలుగు భాష ఎక్కువగా ఎక్కడ వాడటం లేదు ఇప్పుడు ఒకప్పుడు తెలుగంటే పదిమందికి తెలిసేది కానీ తెలుగు ఇప్పుడు చాలా వెనకబడిపోయింది దానికి కారణం ఆంగ్లము భాష ఆంగ్లము భాష ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు మన తెలుగు భాష అనేది వెనుకబడిపోయింది తెలుగు భాష గొప్పదనం ఏందంటే మనకి అబ్దుల్ కలాం జవహర్లాల్ నెహ్రూ ఒకప్పుడు మన తెలుగు భాష గురించి ఒకప్పుడు ఒక మంచి స్థాయిలో ఉండేది ఎక్కడికి వెళ్ళినా తెలుగు ఒక భాషకి ఒక బుక్కుని రాసేవారు

దాన్ని వెనకబడిపోయింది ఆంగ్లం అనేది ఎప్పుడైతే వచ్చిందో తెలుగు భాష అనేది వెనకబడిపోయింది కాబట్టి మనం తెలుగు భాష ఏదైతే ఉందో దాన్ని మనము ముందుకు తీసుకురావాలి దానికి మనము చేయాల్సిన కృషి ఏంటంటే తెలుగు భాష అనేది దాని మనం ముందుకు తీసుకురావాలి దాన్ని ఎందుకంటే ఎందుకంటే తెలుగు భాష అనేది మన మాతృభాష మాతృభాష మనది ఏంటి అంటే తెలుగు తెలుగు కాబట్టి తెలుగు మాతృభాషని మనం ముందుకు తీసుకురావాలి కాబట్టి తెలుగు భాషని మనం ముందుకు తీసుకురావాలి దానికి మనము కృషి చేయాల్సింది ఏంటంటే ఏదేంది ఆంగ్లం భాష ఉందో దాన్ని మనము దానికి మన తెలుగు భాషని ముందుకు తేవాలి దానికి మనం చేయాల్సిన కృషి ఏంటంటే తెలుగు భాష అంటే మన మాతృభాష అని పదిమందికి తెలిసేలా మన భాషని అందరికీ చాటి చెప్పాలి దానికి కావాల్సింది మన తెలుగు భాషని వాళ్ళందరికీ తెలియజేయాలి తెలుగు భాష అంటే ఒకప్పుడు ఇలా ఉండేది నువ్వు ఏం భాష మాట్లాడుతావు అంటే తెలుగు తెలుగు పధనం మనలో ఎవరికీ ఎక్కువగా తెలియదు ఎందుకు ఈ ఆంగ్లం భాష వచ్చింది ఈ ఆంగ్లం భాష ఎప్పుడైతే వచ్చిందో మన తెలుగు భాష అనేది వెనుకబడిపోయింది కాబట్టి ఈ ఆంగ్లం భాష ఏదైతే ఉందో దాన్ని మనము కాస్త తగ్గించాలి తెలుగు భాష అనేది ప్రపంచానికి తెలుసు కానీ ఇప్పుడు ఏదేదో ఆంగ్లం భాష వచ్చిందో దానివల్ల మన తెలుగు భాష అనేది వెనక పడిపోయింది ఎందుకు అంటే ఆంగ్లం భాష అనేది మనగాడు ప్రపంచంలోని అతి మూలమైపోయింది ఆంగ్లం భాష ఈ ఆంగ్లం ఎప్పుడైతే వచ్చిందో మన తెలుగు భాష అనేది వెనకబడిపోయింది కాబట్టి మన తెలుగు భాషని మనం గౌరవించాలి